నవరాత్రులు నా నవరాత్రులు అనగా మనకు ఫస్టు గుర్తుకు వచ్చేది దసరా దసరా అంటే అమ్మవారిని అయితే తీసుకు వస్తారు దుర్గామాతని దుర్గామాతనైతే తీసుకొచ్చయితే తొమ్మిది రాత్రులు అయితే పూజలు చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలైతే ఉంటుంది అమ్మవారు అనట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక దేవుని దేవతకు సంబంధించిన పూజలు గాని ఆ రోజు ప్రత్యేకంగా పూజలైతే చేస్తుంటారు ఘనంగా అండ్ తొమ్మిది రోజులు తర్వాతనైతే అమ్మవారినైతే నిమజ్జనం చేస్తారు ఈ తొమ్మిది రోజులు భాగంగా దసరా అనేది ఒక్కరోజు అయితే ఉంటుంది ఆ దసరా రోజు కాని జమ్మి అనేది కుడతారు జమ్మి అనేది ఇచ్చుకుంటారు అందరు అలై బలై అయితే ఇచ్చుకుంటారు అండు ఈ తొమ్మిది రోజులల్ల అమ్మవారినైతే ఏ రోజు అమ్మవారికి ఆ రోజు సెపరేటుగా పూజలు చేస్తారు అండ్ చీరలైతే ఏ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటారు అమ్మవారికి సంబందించిన కాడకైతే పూజలైతే చాలా ఘనంగా చేస్తూ ఉంటారు అండ్ ప్రతిరోజూ వచ్చేసరికి దాండియా కార్యక్రమాలైతే అమ్మవారి దగ్గరనైతే చేస్తూ ఉంటారు అండ్ ఇలానే చాలా ఏరియాలలో అయితే పెడుతూ ఉంటారు అమ్మవారిని కూడా గల్లీకి గల్లీకి ఒకటైతే ఖచ్చితంగా పెడుతున్నారు